మా ఇంట్లో టీ అందరిష్టంగా తాగుతారు సో ఆ టీని ఎలా ప్రిపేర్ చేస్తామో అంటే ఫస్ట్ కొన్ని ఒక గిన్నెలో గిన్నెని తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టి ఆ స్టవ్లొ కొంచెం వాటర్ వేసి తర్వాత అందులో మనకి ఏదైతే నచ్చిన టీ పొడి ఉంటుందో త్రీ రోసెస్ కానీ టాటా గ్లూకో అలాంటి తాజ్మహల్ అలాంటి టీ పొడి యూస్ చేసి అందులో మరిగిన తరవాత కొంచెం పాలు వేసి పాలు వేసిన తరవాత నాకు అందులో అల్లం వేసుకుంటే చాలా ఇష్టం సో కొంచెం అల్లం దం చకా చకా చకా దంచి అందులో వేసి మరిగిన తరవాత ఈ పాలు టీ పొడి బాగా మరిగించి నెక్స్ట్ ఈ బాగా మరిగింది కొంచెం స్మెల్స్ వస్తుంటాయి ఆ స్మెల్స్ బాగా ముక్కీకి తాకితే ఆ నెక్స్ట్ మేము కొంచెం పంచదార వేసి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా కప్పులో మేము వడపోసుకుని సర్వ్ చేసుకుని తాగుతాము ఇదే మా టీ యొక్క రహస్యం